నేను ఒక ఊరి నుండి మరొక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో నేను నివాసం చేసినప్పుడు మరి ప్రభుత్వ వారు నన్ను ఆధార్ కార్డు కానీ మరి రేషన్ కార్డు కానీ ఫాన్ కార్డు కానీ ఇవన్నీ కూడా నాకు అవసరం కాబట్టి అక్కడకి నేను అడ్రస్ చేసుకోవాలి మరి అక్కడకి నేను ఉండాలంటే నా అన్నీ కూడా అక్కడకి చేర్చబడాలి అది ఆన్లైన్ల ద్వారా కానీ లేకపోతే మీరు ఎలాగైనా నాకు ఎందుకంటే ఆ ఊరిలో ఎలిజిబుల్గా నేను ఉండాలంటే నాకు ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ కూడా అవసరం కాబట్టి అవి నాకు కంపల్సరీగా ఆ చిరునామా నాకు అందించాలని మీకు మనవి చేేస్తున్నాను